రోజంతటిలో మనకు నీరు అవసరమైన వివిధ పనులు చాలా ఉన్నాయి అది తెలుసుకునే ముందు మనం ముందు ముందుగా నీరు గురించి తెలుసుకుందాము నీరు మనకి ఎలా ఉపయోగపడుతుంది ఎందుకు అవసరమనేది మనం తెలుసుకుందాం మానవుడికి ప్రధానమైనది నీరు నిత్యజీవితంలో నీటి ఉపయోగం అత్యంత ప్రధానమైనది శరీరం లోపల కూడా ఈ నీటితో అనేకమైన ప్రయోజనాలున్నాయి నీరు ఆహార రసం శరీరంలో కలవటానికి ఉపయోగపడుతుంది రక్తాన్ని ద్రవ రూపంలో ఉంచుతుంది శరీరపు ఉద్యోగతను కాపాడుతుంది మూత్రం ద్వారా చెడు పదార్థాలను బయటకు పంపుతుంది ఆహారం నమిలేటప్పుడు రసాలను ఉత్పత్తి చేస్తుంది శరీరంలోని చెడు పదార్థాలను మూత్రం ద్వారా చెమట ద్వారా బయటకు పంపుతుంది ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించుటకు ప్రతిరోజు సుమారు మూడు లీటర్ల నీరు అవసరం అవుతుంది ఒక మనిషి ప్రతిరోజు మూడు లీటర్ల నీరు తాగాల్సి ఉంటుంది ఆ నీటిలో సగం మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది అలాగే ఆహారం తినేటప్పుడు మనకి నీరు చాలా అవసరం ఆహారం తినే సమయంలో కొద్ది కొద్దిగా నీరు త్రాగి భోజనం తర్వాత మరింత నీరు త్రాగితే తిన్న ఆహారము వెంటనే జీర్ణిస్తుంది ప్రతిరోజు ఉదయం ముఖం కడిగిన వెంటనే ఒక గ్లాసు మంచినీరు త్రాగుతుంటే మలబద్ధకం సమస్య తగ్గిపో తగ్గిపోవడమే కాకుండా జీర్ణకోశపు వ్యాధులు రాకుండా ఉంటాయి శరీరంలో వేడి ఎక్కువ ఎక్కువ జ్వరంగా ఉన్నప్పుడు చల్లనీటిలో గుడ్డ తడిపి శరీరం తుడుస్తుంటే ఆ వేడి తగ్గుతుంది జ్వరంలో వచ్చే ఫిట్స్ కూడా తగ్గుతాయి ఎండాకాలం నీటితో తడిపిన గుడ్డ తలపై కట్టుకుంటే వడదెబ్బ నుంచి రక్షణ జరుగుతుంది ఇలా మనకి నీరు వివిధ పనులలో అవసరం వస్తుంది రోజంతటిలో మొదటిగా మనం పళ్ళు తోముకోవడానికి కూడా నీరు ఉపయోగిస్తాము అలాగే స్నానానికి కూడా మనము నీరు ఉపయోగిస్తాం ఉదయం పూట సుల నులవెచ్చని వేడి నీటితో స్నానం చేస్తుంటే నిద్రమత్తు బడలిక అలసట తగ్గిపోతాయి ఎక్కువ వేడి గల నీరు వృషణాలకు తగిలితే ఇంద్ర ఇంద్రియ జీవం కణాలు నశించి సంతాస హీనులవుతారు వృషణాలను చల్లనీటితో క్షుద్రపరచుకుంటూ ఉండాలి